హలో సార్ నేను కొన్ని రోజుల నుంచి జ్వరంగా ఉండింది సార్ డాక్టర్ కాడికెళ్తే ఈ స్లిప్లో మెడిసిన్ రాసిచ్చాడు అవి ఏమేమి ఉన్నాయి కొంచెం చెప్పరా ఇదుగోండి సార్

బీపీ నార్మల్గా ఉంది సార్ ఉంది

షుగరు కొంచెం అదేమి లేదండి

జలుబేమి లేదు సార్ దగ్గు ఉంది జ్వరం

టాబ్లెట్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి

ఈ అవి బీపీ సుషుగర్వి తిన్నాక వేసుకోవాలా తినకముందు వేసుకోవాలండి

సరే థ్యాంక్స్ అండి ఓకే